నమస్తే మేడం చెప్పండి అవును మేడం ఆ ఓకే మేడం మీకు ఏ ఏ విధంగా సహాయపడగలను క్యాబ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి మేడం ట్వంటీ ఎయిట్కి అయితే ఓకే మ్యామ్ చూసి చెప్తాను ఓకే మేడం ఎం ఎంతమంది అన్నారండి సిక్స్ మెంబర్సా సిక్స్ మెంబర్స్ కాబట్టి ఎయిటి థౌజండ్ అండి ఆ సిక్స్ మెంబర్స్ కదా మేడం ఎయిటి అవును మేడం మీకు డిస్కౌంట్ కావాలంటే తగ్గించగలమండి ఓకే మేడం ఫిఫ్టీ థౌజండ్కి చూస్కోండి ఓకే మేడం క్యాబ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి అది మీరు చూస్ చేసుకోవచ్చండి మీకు ఏది వీలుగా ఉంటే అది ఆ అవును మేడం ఓకే మేడం ఆ ఓకే మేడం